హలో గుడ్ ఈవినింగ్ డెలివరీ బాయ్ అండి ఒకసారి మీరు ట్రాకింగ్ని చూడవచ్చు కదా అంటే మీకు అల్రెడీ వాళ్ళు ఇస్తారు కదా అవునా లేదండి షిప్డ్ అని వస్తే అది మా దగ్గరకి వచ్చేవరకు టైం పడుతుంది అలా చూడటానికి ఉండదు అండి ప్యాకేజ్ మా దగ్గరకి వచ్చిన తరువాతనే ఉంటుంది లేదు మా దగ్గరకి వస్తే మేము చెప్పడానికి ఉంటుంది మీరు ఎప్పుడు ఆర్డర్ చేసారు అవును ఏమో అండి అది మాన్యుఫ్యాక్చరర్ భూతం ఉన్నారేమో మరి ఒక టెన్ డేస్ వరకు చూడాల్సింది టెన్ డేస్ వరకు కూడా రాలేకపోతే అది పర్పుల్ యా యాప్లోనే కంప్లెయింట్ ఇవ్వాలి మీరు లేదండి మాకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండరు వాళ్ళు జస్ట్ వాళ్ళు పంపించింది డెలివరి చేయడమే ఆర్డర్ చేసిన నెంబర్ నుంచే కంప్లెయింట్ పోవాలి అండి అట్లా అయితేనే వాళ్ళు అంటే మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టి నెంబర్ని బట్టి వాళ్ళు చెప్తారు ఒకసారి మీరు కంప్లెయింట్ చేయండి ఒక టూ త్రీ డేస్ చూడండి టెన్ డేస్ అవుతుంది అంటే నార్మల్ డెలివరీకి అవును అంటే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదా అవునా ఓకే ఓకే నేను ఒకసారి కనుక్కొని చెప్తా అండి మీకు